తెలుగు భాష ఎలా ప్రచారం చెయ్యాలో కొన్ని ఉదాహరణలకు చెప్తాను మీకు పత్రికలు తెలుగు పదాలనే విధిగా వాడాలి ఎలా వాడాలి అంటే అసెంబ్లీని శాసన సభగా కోర్టును న్యాయస్థానం లాగా ఆర్గానిక్ ఫార్మింగ్ను సేంద్రియ వ్యవసాయం లాగా కొన్ని తెలుగుభాషలోనే వాళ్ళు ప్రచురణ చెయ్యాలనమాట తర్వా కొత్త పదాలను సృష్టించి ప్రచారం చెయ్యాలి దీనికి ఇతర భారతీయ భాష పరిరక్షణ వాదులు మనకు ఆదర్శం కావాలి మాటల ద్వారా పాటల ద్వారా సమాచార మాధ్యమాల ద్వారా తెలుగు భాష నాటకాలు నాటికలు జనపద జానపదాలు పల్లెగీతాల ద్వారా కూడా మనం తెలుగును ప్రచారం చేసుకోవచ్చు పదోతరగతి వరకు తెలుగు తప్పనిసరి భాషగా చేయడం కంపల్సరిగా ఉండాలి ఎందుకంటే స్కూల్లో తెలుగు భాష కూడా నేర్పియ్యాలి స్కూల్లో ప్రచార మాధ్యమాలు భాషని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి కనుక అక్కడ మార్పు తీసుకురావడం ఖచ్చితంగా